నాకు రాబర్ట్ హుక్ రచయిత గారు అంటే చాలా ఇష్టం అండి ఆయన రచించిన చాలా పుస్తకాలు ఉన్నాయి హౌ టు బిజినెస్ డూయింగ్ సక్సెస్ఫుల్లీ అని అలాగే రిచ్ డాడ్ పూర్ డాడ్ అలాగే ఫార్ములా బి ఇలా చాలా పుస్తకాలు వ్రాసారు ఆయన రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ అయితే నాకు చాలా ఇష్టం అండి అందులో ముఖ్యంగా డబ్బు సంపాదించడం ఎలా డబ్బులు దాచుకోవటం ఎలా అనేవి రెండు చెప్పడం జరిగింది రెండు కుటుంబాలను తీసుకొని చెప్పడం జరిగింది డబ్బుని డబ్బుతో ఎలా సంపాదించాలి అనేది కూడా చెప్పడం జరిగింది ఖర్చులు తగ్గించుకొని డబ్బులు ఆదా చేసుకొని అవసరమైన వస్తువులు కొనుక్కొని అనవసరం వస్తువులను కొనకుండా ఉంటే మన ఆస్తి పెరుగుతుంది డబ్బు పెరుగుతుంది అదేవిధంగా ఎంత ఖర్చు పెడితే అన్ని ఇబ్బందులు పడతావు అని కూడా మనకి చెప్పడం జరిగింది జి ఒక మనిషి జీవితం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది ఇందులో చెప్పడం జరిగింది ఇది ఇద్దరు చిన్నపిల్లల కోసం ఇది చెప్పడం జరిగింది ఈ ఇద్దరు కుటుంబాలతో వాళ్ళ పిల్లలని ఎలా పెంచారు ఎలా పెంచకూడదని దాని గురించి వివరించారు అండి ఒక గొప్ప పుస్తకం అని చెప్పాలి అవును అండి ఓకే